హలో అన్న ల్యాండ్ బ్రోకరా అన్న ఇట్లా నా దగ్గర బడ్జెట్ ఒక ఐదు కోట్లు ఉన్నాయి ఒక మంచి ల్యాండ్ కొందాం అనుకుంటాన్నాను

చెప్పండి ఎక్కడ అంటే కొంచెం మంచి ల్యాండ్ కావాలన్న ఇప్పుడు ఫ్యూచర్లో ఒక ఇరవై ముప్పై కోట్లకు పోవాలి టెన్ క్రోర్స్ అంటే అది ఏ ఏరియాలో ఉంటుంది అన్న ఫ్లైఓవర్ కిందన ఫ్లైఓవర్ కింద కాదన్న మన ఇప్పుడు నాకు హైవే పక్కన కావాలి

అవునా నాది ఇప్పుడు నాది ఇక్కడ పెద్దపెల్లి

అంటే ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఇష్యూస్ ఏమి ఉన్నాయా అన్న దానికి తర్వాత నేను ల్యాండ్ తీసుకున్నాక నాకు ఏమి లొల్లిలు కావద్దు మరి అవును

అంటే ఇప్పుడు కొంచెం తక్కువ పడదా లేదన్న ఇప్పుడు

ఎక్కువ అవుతదా అంటే ఒక రెండు కోట్ల దాకా తగ్గదా

అంటే ఇప్పుడు ల్యాండ్కి త్రీ క్రోర్స్ అయితే మీరు ఒక వన్ క్రోర్ మీరు ఉంచుకుంటారుగా అన్న ఎందుకట్లా చేసిర్రు మీకు ఒక రెండు లక్షలు ఇస్తాను మరి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కలవమంటారు మిమ్మల్ని సైట్ విజిట్ చేయాలి కదా చూడాలి కదా రేపు పొద్దున అంటే రేపు పండగ కదా అంటే రేపు రమ్మంటావా మంచి రోజు అయితే ట్వల్వ్కు అయితే ఎండ బాగా కొడుతుంది ఇక సరే సరే సరే అన్న అంటే ఇప్పుడు అది పోలమా లేకపోతే ఎట్లా ఫ్లాటా

అవునా అంటే రిజిస్ట్రేషన్ అంతా మీరు చేయిస్తారా ఏ లేద లేదన్న ఇప్పుడు ఒక ఫైవ్కి పడుతుందా ఏ కొంచెం చూడండి అన్న సో మీకు కూడా ల్యాండ్ ఇప్పిస్తాను మీకు అందులో కమిషన్ ఇప్పిస్తాను

అవునా

అవునా సరే అన్న మరి రేపు పొద్దున్న కలుస్తాను నీకు ఓకే అన్న నా పేరు అక్షిత్ మరి పెద్దపెల్లి అన్న శాంతినగర్ సరే అన్న థ్యాంక్ యూ